యోగాభ్యాసం ప్రాణ ప్రాణాయామం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అస్ ఆస్తమా ఉన్నవాళ్ళు శ్వాస తీసుకోవడం ఎక్కువగా ఇబ్బంది పడతారు అలాగే ఏ విధంగా కఫం అనేది గొంతులో ఉండిపోయి ఎక్కువగా దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి శీతాకాలంలోని ఎక్కువగా బయట పడుతూ ఉంటుంది వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఆస్తమా ఉన్న వాళ్ళు శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుగుంచే వ్యాయామం చేయడం వలన వ్యాయామం చేయడం వలన వాళ్ళకి ఎలాంటివి ఎలాంటివి అలాంటివి ఏమి ఉండవు అందు గురించే యోగా చేయడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బ్రెయిన్లో మనం స్ట్రెస్గా ఫీల్ అవడం బ్రెయిన్లో మనకి ఏమన్నా అదే అబే మంచి మంచి చెడ్డ చెడ్డ ఆలోచనలు అలా రావడం అలాంటివి ఏమీ ఉండదు యోగా చేయడం మన్ట్ యోగా చేసేటప్పుడు మన మందంతా దృష్టంతా యోగా మీద ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ అనేది కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా విశాలంగా ఉంటుంది కాబట్టి అలాంటివేమి అనేది ఉండదు యోగా వలన మనం కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నా కీళ్ళు నొప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ తొలిగిపోతాయి కాబట్టి వ్యాయామం చేయడం అనేది ముఖ్యమైనదిగా భావిస్తాము ఆస్తమా రోగాలు అనే రోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా బాధ శ్వాస తీసుకోవడం ఎక్కువగా బాధపడుతారు కాబట్టి వాళ్ళు వ్యాయామం చేయడం ఎక్కువ సేపు చేయడం వలన వాళ్ళకి వ్యాయామం చేయడం వలన ఎక్కువగా చేయడం వలన వాళ్ళు ఆస్తమా రోగులు అనేవి ఉండవు వాళ్ళు శ్వాస తీసుకోవడం గూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు అందుకే యోగా మే ఎక్కువగా చెయ్యాలి